హలో జెకె రెస్టారెంట్ అండి ఈ రెస్టారెంట్ నుంచి ఆర్డర్ పెట్టామండి చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ అని తీరా మీరు ఆర్డర్ పంపించేటప్పటికీ భోంచేసే టైమ్కి అది బాగోలేదు వెంటనే చూసుకున్నాము అస్సలు రైస్ కాని కర్రీస్ కాని అసలు టేస్ట్ లేవు రైస్ ఏమో స్పాయిల్ అయిపోయింది పాడైంది రైస్ అందుకని సరే ఏ రకంగానూ బాగోలేదు మరి మీరు ఏమైనా ప్రత్యామ్నాయంగా ఏదైనా చేస్తారా లేకపోతే ఫిర్యాదు చేయమంటారా ఎందుకంటే ఆ టైమ్ లోనూ చాలా ఆకలిగా ఉండి నేను మీ రెస్టారెంట్ భోజనం మంచిదని మీకే ఆర్డర్ పెట్టాను మీరు ఇలా చేశారు మరి ఏంటి అంటారు తిరిగి లేకపోతే నాకు డబ్బులు ఇప్పించాలి